పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా అసలు ఈ యువతకు ఉద్యోగం అనేది ఉండట్లేదు సరే విద్య అనేది మంచి మంచి కళాశాలలు ఉన్నాయి చదువుకుంటాండ్రు అంతా బాగానే ఉంది కానీ వాళ్ళకి ఉద్యోగం అనేది దొరుకుతాలేదు ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం చేయాలంటే అయితే హైదరాబాద్ కన్నా పోవాలే లేదంటే వాళ్ళు ఇంకొక రాష్ట్రం దాటన్నా వేరే దగ్గరికి అన్న వెళ్ళాలే దీన్నిబట్టి ఏంటీ అనంటే పెద్దపల్లిలోనయినా కొంచెం ఏదో ఒక మంచి మంచి కంపెనీస్ అనేవి దగ్గర ఊర్లలో పడితే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఉద్యోగం అనేది దొరుకుతుంది దాదాపు నేను చూసుకున్నట్టయితే పెద్దపల్లిలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక ఏంటిది పొలాలకెళ్ళి పని చేయడము లేదంటే షాప్లలో పని చేయడము అంతే తప్ప ఎవ్వరు కూడా బయటకెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి ఉంటలేదు అందుకనే వాళ్ళకు అక్కడ అభివృద్ధి అనేది లేదు మంచి కంపెనీలు గానీ అక్కడ దగ్గర దగ్గర్లలో ఏదైనా ఒకటి పడితే అక్కడున్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశం అనేది వస్తుంది ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు ఇక వాళ్ళకి ఉద్యోగం లేక ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటాన్రు సరే ఖాళీగా ఇంట్లోనే ఉంటాన్రు కదా ఇక పెళ్ళన్న చేద్దాంలే వాళ్ళకి అని అనుకుని పెళ్ళి చేసేస్తాన్రు పెళ్ళి చేయడం వల్ల ఏంటనంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళయిన తర్వాత మళ్లీ వాళ్ళని పోషించాలి వీళ్ళకే ఉద్యోగం లేదు ఇంక వాళ్ళను ఎక్కడి నుంచి వీళ్ళు పోషిస్తారు అందుకనే ఫస్ట్ యువత అనేది ఏంటి అనంటే ఏదో ఒక ఉద్యోగం చిన్నది గానీ పెద్దది గానీ ఉద్యోగం అనేది చెయ్యాలి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తరువాతే వాళ్ళు పెళ్ళి పెళ్ళి చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళని వాళ్ళే పోషించుకోలేరు వాళ్ళు ఇంక్కొక్కళ్ళని పెళ్ళి చేసుకొని వాళ్ళని ఏం పోషిస్తారు మళ్ళ తల్లితండ్రుల మీదనే కదా భారం అనేది ఇదంతా ఇదంతా ఏదీ కూడా సహీగా లేదన్నమాట కరెక్ట్ పద్ధతి కానే కాదు నీనేం అనుకుంటాననంటే ఎందుకు అంత గవర్నమెంట్ ఆ పెద్దపల్లి జిల్లా జిల్లా దగ్గరనయినా ఎక్కడనో ఒక దగ్గర ఒక చిన్న కంపెనీ వాళ్లకు ఉద్యోగం ఇచ్చే కంపెనీ అనేది అక్కడ గిట్లా నిర్వాహం అయిందనుకో అక్కడ చుట్టూ పక్కల ఉన్నవారందరికి మంచిగా ఉద్యోగం దొరుకుతది వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి వీళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు ఇక ఫుడ్కి వస్తేనయితే అక్కడ ఫుడ్ అనేది పెద్దపల్లి జిల్లాలో చాలా బాగుంటుంది ఫుడ్ అంతా బాగానే ఉంటుంది గానీ ఇక రాత్రి అయింది అనంటే అందరూ బయట ఫుడ్ ఏ ఇప్పుడు ట్రెండింగ్లో జరిగేది ఏంటి అనంటే ఫాస్ట్ ఫుడ్ అందరికీ న్యూడిల్స్ గానీ ఈ షవర్మా గానీ మంచురియా గానీ వీటి మీదనే పడతాండ్రు అంతే పనులు చేసుకొచ్చుకుంటాన్నామా ఈరోజు ఎంతో కొంత చేతికి అచ్చినాయి అనంటే రాత్రికి మళ్ళీ ఎళ్ళి అదే ఆ షాపులలో పెట్టి తినడం కానీ వాళ్ళ హెల్త్ గురించి అయితే ఏం ఆలోచిస్తల్లేరు కొంచెం హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటే కూడా అవి మంచి మంచి విషయం కాదు ఇక పెద్దపెల్లి జిల్లాలోనైతే ఇవన్ని ఇవన్నమాట పరిస్థితులు